నాకు పెంపుడు జంతువులు అంటే ఇష్ట చాలా ఇష్టం ఏ పెంపుడు జంతువులంటే మొదటిగా కుక్కా అంటే నాకు చాలా ఇష్టం అదికూడా మనం కుక్క అనేది ఎందుకు ఇష్టం అంటే అది అది ఎంతో విశ్వాసంగా ఉంటుంది మనం ఏదన్నా ఆపదలో వున్నప్పుడు లేకపోతే ఎవరన్నా మనకి మీదకి గొడవకి వచ్చినా దాడికి వచ్చినా అది అయితే కచ్చితంగా కాపాడుతుంది అనేది మాత్రం నేను చెప్పగలను అంతే కాకుండా దానిని నేను ఎంతో జాగ్రతగా పెంచుతాను అలాగే ఇంకా కోడ్లు అంటే జంతువు కదా ఒకే అట్లాగే ఆ కుక్కకి ఉన్నంత విశ్వాసం ఇంకా ఎవ్వరికి చిలురదు దానికి మనం ఓన్లి ఫుడ్ అంటే భోజనం మాత్రం పెడితే అది ఎంతో విశ్వాసంగా కాపలాగా ఉంటుంది అందుకేనెమో అంటారు కుక్క ఉన్న విశ్వాసం కూడా నీకు లేదంటే మనుషులు కూడా అంత విశ్వాసంగా ఉండరు మనుషుల కంటే కుక్కనే ఎక్కువ విశ్వాసంగా ఉంటుంది